హలో గుడ్ మార్నింగ్ సార్ ఏం కావాలి అండి మీకు ఇక్కడ ప్రజెంట్ అయితే మన దగ్గర దోశ ఉంది ఇక్కడ దోశ బాగా ఫేమస్ అండి బటర్ దోశ ఎగ్ దోశ ఇంకా పన్నీర్ దోశ చీజ్ దోశ ఎగ్ దోశ ఉంది ఇంకా పెసరట్లు కూడా ఉన్నాయి ఇంకా ఏమి ఉన్నది మన దగ్గర అని అంటే బోండా ఉంది ఇడ్లీ ఉంది పులిహోర వెజ్ పులావ్ ఉం ఇంకా స్పైసీ అంటే వెజ్ పులావ్ ఉంది అండి మన దగ్గర ప్రజెంట్ అయితే బోండాతోటి ఇడ్లీతోటి కారం చట్నీ అల్లం చట్నీ వచ్చింది మనతోని

ఇక్కడ దోశ ఇక్కడ ఎగ్ దోశ ఫేమస్ బాగా ఇక్కడ మన దగ్గర అయితే స్టార్టింగ్ ట్వంటీ రూపీస్తోని ఉన్నది అండి చిన్న సైజు పెద్దది వచ్చే ఓకే ఫస్ట్ మీరు ఎగ్ దోశ ట్రై చేయండి ఎందుకంటే మన దగ్గర ఇక్కడ ఎగ్ దోశ ఫేమస్ తరువాత పన్నీర్ దోశ ట్రై చేయండి పన్నీర్ దోశకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు పీపుల్ ఇక్కడ టూరిస్ట్కి వచ్చే ప్లేసెస్ వాళ్ళు ఇంకా చాలా మంది మా దగ్గరకి వస్తారు ఎక్స్కర్షన్కి వచ్చిన వాళ్ళు ఇంకా టేస్ట్ చేయడానికి చాలా మంది వస్తుంటారు మన దగ్గర మంచి సేల్ కూడా ఉంటుంది తరువాత మీరు ఇంకా ట్రై చేయాలని అనుకుంటే పులిహోర ట్రై చేయండి చాలా మంచిగా ఉంటుంది ఇక్కడ

వడ ఉంది బట్ మన దగ్గర వడ ఎక్కువ ప్రిఫర్ చేయరు ఎవరైనా కస్టమైజేషన్తోని కావాలి అనుకుంటేనే వాళ్ళకి వడ చేసి ఇస్తాము మనం

ఓకే ఊతప్పం కూడా ఉంది ఊతప్పం కూడా ఉంది కావాలి అంటే ఊతప్పం కూడా వేసి ఇస్తాము గుంట పొంగనాలు కూడా చేస్తాము మన దగ్గర ఈ ఐటమ్ ఉంది ఈ ఐటమ్ లేదు అన్నట్లు లేదు మా దగ్గర అన్ని తెలంగాణలో ఏవేవి అయితే ఉంటాయో మా దగ్గర బ్రేక్ఫాస్ట్కి అవన్నీ ఉన్నాయి కాకపోతే కస్టమైజేషన్తోని అప్పటికప్పుడు వేడి వేడిగా చేసి ఇస్తాము ఎక్కువ మన దగ్గర దోశ ఇడ్లీ ఇంకొకటి పులిహోర ఫేమస్ కాబట్టి ఇవి ఆల్రెడీ చేసి పెట్టుకుంటాము ముందే ఎక్కువ క్వాంటిటీలో చేయండి సార్ ఫస్ట్ ఓకే సార్ ఫస్ట్ టేస్ట్ చేయండి మీకు నచ్చితే ఇంకా వేరేవి ఆర్డర్ ఇవ్వండి ఎగ్ దోశ ఓకే సార్ మన దగ్గర ఫస్ట్ ఎగ్ దోశ ఫేమస్ కాబట్టి మీరు ఎగ్ దోశ ట్రై చేయండి తరువాత ఇడ్లీతో కారం చట్నీ అల్లం చట్నీ ట్రై చేయండి చాలా బాగుంటుంది తరువాత మీకు ఎక్కువ కావాలి అంటే చేసి ఇస్తాము ఇంకా ఎక్కువ క్వాంటిటీలో ఎక్కువ మందికి కావాలన్నా కూడా

ఓకే సార్ థ్యాంక్ యూ